మా ఇంట్లో మేము మొక్కల్ని చాలా బాగా పెంచుతాము వాటికి నల్ల రేగడి మట్టి ఉంటది అక్కడి నల్ల రేగడి మట్టితో వాటిని పెంచుతామన్నమాట ఆ మట్టిలో అయితే అవి బాగా పెరుగుతాయి కొన్ని రకాల మొక్కలు ఏమీ అవుతాయి అంటే వాటికి పురుగు పడుతూ ఉంటుంది పురుగు పట్టినప్పుడు అవి ఆకులు నల్లగా అయిపోవడం పప్పువ్వు రాలిపోవడం లాంటివి జరుగుతా ఉంటాయి అలాంటప్పుడు మేము ఎరుగులు తెచ్చి వాటికి వేస్తాం అనమాట ఎరువులు టీ పౌడర్ అలాంటివి వేస్తూ ఉంటాం వేసినప్పుడు అవి చాలా బాగా పెరుగుతాయి వాటికి పట్టిన పురుగులు కూడా చచ్చిపోతాయన్నమాట కొన్ని రకాల మొక్కలు ఆకులు నల్లగా మారిపోవడం ఆకులు ఊడిపోవడం జరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు నల్లగా అయిపోయిన ఆకులు మేము తుంచేసి పడేస్తాం పచ్చగా ఉన్న ఆకులు మాత్రమే ఉంచుతామన్నమాట అవి బాగా పెరిగినప్పుడు పక్కన వ్యాపించేసి వాటి యొక్క తీగలు పక్కకి వచ్చేయడం అలాంటివి జరుగుతాయి అలాంటప్పుడు మేము వాటిని ఒక తీగకు కట్టి జాగ్రత్తగా గోడ పైకి ఎక్కిస్తూ ఉంటాం అనమాట అలాగే మొక్కల్ని కూడా ఎలా పెరుగుతున్నాయి ఏంటో చూసుకొని దాటికి కావాల్సిన ఎరువును మేము తెచ్చుకొని వేస్తూ ఉంటాము వాటర్లో కలిపి వాటిని పిచికారి చేస్తాం ఆకుల మీద అప్పుడు వాటికి పట్టిన పురుగులన్నీ కూడా చచ్చిపోయి మొక్కలు ఆరోగ్యవంతంగా పెరుగుతాయి